కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే నేటి కాలంలో భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఎంతో మెరుగు పడిందండి ఎందుకంటే మా చిన్నతనంతో పోల్చుకుంటే మా చిన్నతనంలో అయితే ఈ ఆసుపత్రులు లేకపోతే ఆధునిక వైద్య విధానాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సామాన్యుడుకి అందుబాటులో ఉండేవి కాదు కాని నేటి కాలంలో మనం ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చూసుకుంటే ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ అనేది మనకి అందుబాటులోకి వచ్చిందండి ఇది ప్రతి సామాన్యుడికి కూడా ఎంతో అందుబాటులో ఉందండి కనుక నేను నేనైతే ఎం చెప్పగలనంటే భారతదేశంలో ఆరోగ్య సంరక్ష వ్యవస్థ ఎంతో మెరుగుపడింది వేరే దేశాలతో పోల్చుకుంటే ఇది ఎలా ఉందంటే మన దేశం ఇంకా అభివృద్ధి పొందుతున్న దేశం ఆండి సో ఇది కూడా ఏంటంటే ఆరోగ్య సంరక్ష రంగంలో కూడా మన భారతదేశం అనేది ఇంకా ఎదుగుతుంది ఇంకా మనకి ఇంకా ఎన్నెన్నో రావాలి అవి కూడా రావడానికి టైం పడతాయండి మీ చుట్టపక్కల ఉండే ఆసుపత్రులు క్లినిక్లు ఎలా ఉంటాయంటే మా చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులైతే కొంచం కొంత మట్టిగా అయితే పర్వాలేదండి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు పరిశుభ్రత ఉండదు సరిగ్గా అలాగే ఖర్చు పెట్టే స్తోమత లేని వారిక్కూడా మనకి మొత్తము వైద్యమంతా ఉచితంగా రాదండి కొన్ని కొన్నిటెస్ట్ లైతే మనం బయట చేయించుకోవాల్సి వస్తుంది సో దాని ద్వారా ఏంటంటే కొంచం డబ్బులు కూడా మనం ఖర్చు చెయ్యాల్సి వస్తుంది సేవ విషయం ఏంటంటే డాక్టర్లు కూడా ఏంటంటే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు అంత మంచ్ అంతా అంతలాగ మనల్ని పట్టించుకోరండి ఈ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి తీసుకుంటే ఎన్నో కేసులు వస్తా ఉంటాయి ఎన్నో వేలాది కేసులు అనేవి కొన్ని వందల్లో అయితే మనకి రోజువారిగా కేసులు వస్తూ ఉంటాయి డాక్టర్ ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా పర్యవేక్షించాలంటే అవ్వదు కదండీ ఇవి అన్ని కూడా ఏంటంటే ఒక ప్రతీ సామాన్యుడు ఎదుర్కొనే కొన్ని సాధారణమైన సవాళ్ళండి ఇవి అన్నీ కూడా